కోవిడ్ వ్యాక్సిన్లను సకాలంలో పొందడం వల్ల కలిగే ప్రయోజనాలు మనకు తెలిసిందే కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అనేక జీవితాలను ప్రభావితం చేసింది ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి మరియు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాక్సినేషన్ అనేది అత్యంత ముఖ్యమైన ఆయుధంగా మారింది కోవిడ్ వ్యాక్సిన్లను సకాలంలో తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి వైరస్ నుండి రక్షణ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది వ్యాక్సినేషన్ తీసుకోని వ్యక్తులు వైరస్ భారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ వ్యాక్సినేషన్ తీసుకున్న వారు తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోకుండా ఉంటారు రెండు హాస్పిటల్లో చేరే ప్రమాదాన్ని తగ్గిస్తుంది వ్యాక్సినేషన్ తీసుకున్న వారిలో కోవిడ్ లక్షణాలు తక్కువ తీవ్రంగా ఉంటాయి దీనివల్ల ఆసుపత్రులలో చేరే అవసరం తగ్గిపోతుంది మరియు వైద్య వనురులపై భారం తగ్గుతోంది మూడు మరణాలను నివారిస్తుంది కొన్నిసార్లు కోవిడ్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ముఖ్యంగా వృద్ధులు ఇతర ఆరోగ్య సమస్యలలో ఉన్నవారికి వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి వ్యాక్సిన్ వల్ల కోవిడ్ కారణంగా మరణించే అవకాశాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు కొత్త వేరియంట్లను అరికట్టడం కోవిడ్ వైరస్ మార్పులకు లోనవుతు కొత్త వేరియంట్లు ఉత్పన్నం అవుతు ఉన్నాయి వ్యాక్సినేషన్ వల్ల మన శరీరం ఈ కొత్త వేరియంట్లను ఎదుర్కొనే శక్తిని పెంచుకుంటుంది అలాగే ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకుంటే వైరస్ వ్యాప్తి తగ్గి కొత్త వేరియంట్లు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి ఐదు సామాజిక బాధ్యత వ్యాక్సినేషన్ అనేది వ్యక్తిగత రక్షణ మాత్రమే కాదు అది సామాజిక బాధ్యత కూడా మనం వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మన కుటుంబ సభ్యులు మిత్రులు పెద్దవారు మరియు చిన్న పిల్లలకు రక్షించగలము సమూహ నిరోధక పెరిగి వైరస్ వ్యాప్తిని తగ్గించగలము ఆరు సాధారణ జీవితానికి తిరిగి రావడం కోవిడ్ వల్ల మన సాధారణ జీవితం పూర్తిగా మారిపోయింది స్కూళ్ళు కళాశాలలు కార్యాలయాలు వ్యాపారాలు ప్రభావితం అయ్యాయి వ్యాక్సినేషన్ వల్ల మనం మళ్ళీ సాధారణ జీవితాన్ని చేరుకోవచ్చు ప్రభుత్వ నిబంధనలు సడలించ పడతాయి ప్రయాణాలు సులభతరం అవుతాయి మరియు ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుంది ఉపసంహారం అందుకే వ్యాక్సినేషన్ తీసుకోవడం చాలా అవసరం కొన్ని అపోహలు వల్ల లేదా భయాల వల్ల వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆలస్యం చేయకండి శాస్త్రీయ ఆధారాలతో పరీక్షించి భద్రత ప్రమాణాలు పాటించి వ్యక్తులను వ్యాక్సిన్లు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి కాబట్టి సమయానికి వ్యాక్సిన్ తీసుకొని మన ఆరోగ్యాన్ని రక్షించుకుందాం ధన్యవాదాలు